నేను నాకు రిలాక్స్డ్గా ఉండే టైంలో నేను ఎక్కువ టైం నా పాపతో నేను గడుపుతూ ఉంటాను పాపని ఆడించడం పాపతో ఏదైనా మాటలు చెప్పడం మాటలు నేర్పించడం తర్వాత తనకి బోర్ కొట్టకుండా ఏదో ఒక ఆక్టివిటీ చేపించడం బొమ్మలు తీసి దాని పేర్లు ఏంటో వాటితో చెప్పించడం ఆ బొమ్మల యొక్క ఇటువంటి యూజ్ చేస్తాయ అన్నది వివరించడం నెక్స్ట్ రైమ్స్ పో పాటించడం రైమ్స్ చెప్పడము తనతో ఆడించడము అలాగే సాంగ్స్ పెట్టి దాంతో డాన్స్ చేపించడము నెక్స్ట్ తనతో పాటు నేను కూడా గెంతులు వేయడము పాప పడుకుంటే నేను కూడా పక్కన వచ్చి పడుకోడము పాప లేవగానే మళ్ళీ తనకి భోజనం పెట్టడం ఇలాంటిగా నేను ఖాళీ సమయమంతా కూడా నా పాపతో నేను సమయం గడుపుతూ ఉంటాను ఒకవేళ తిరిక టైంలో ఉంటే కనుక నేను ఫేస్బుక్ ఇన్స్టా అవన్నీ రీల్స్ చేస్తూ సమయాన్ని గడుపుతూ ఉంటాను